చెప్పండి హలో అవునండి ఆరెంజ్ ట్రావెల్స్ అండి అవును అవునండి మీరు ఎక్కడ నుండి అండి అంటే మీ మీ లొకేషను మీ లొకేషను మీ టైమింగ్సు మీ బడ్జెట్ చెప్తే నేను చెప్తానండి మీది ఎక్కడ అండి అది ఎక్కడ మీది ఎక్కడ అండి మీది మీది ఎక్కడ ఎక్కడ అండి మీది ఎక్కడ నుండి ఓకే బెంగళూరు టు హైదరాబాద్ ఎక్కి ఓకే అండి

ఓకే అండి అది వన్ డేలో పాజిబుల్ ఉంటే బడ్జెట్ని బట్టి మేము చెప్పచ్చు అండి మీ యొక్క పర్సన్కా లేదా మీ ఫ్యామిలీకా ఆ తరువాత ఇంట్లో ఎంత మెంబర్స్ ఇంక్లూడింగ్ ఓకే ఇంక్లూడింగ్ ఫుడ్డా అండి ఫుడ్డు కాకుండా ఓకే అండి మీరు మీకు ఓన్లీ ట్రావెల్స్తో చేరి ఫుడ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మన కేపీహెచ్బీలో మేమ్ పికప్ చేసుకుని ఓన్లీ లొకేషన్లో దింపాలంటే ఒక ఒక ఒక టైప్ ఉంటుంది అండి లేదు మేమము మేము పిక్ చేసుకుని మళ్ళీ అన్నీ లొకేషన్లు తిప్పేసి మళ్ళీ డ్రాప్ చేయాలంటే చార్జీలు వేరే ఉంటాయండి ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి పికప్ అండ్ డ్రాప్ డ్రాపు ఫర్ ఓన్లీ డ్రాపింగ్ ఓన్లీ సో మిమ్మల్ని కేపీహెచ్బీ పిక్ చేసుకుని హైదరాబాద్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయండి లైక్ మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ బంజారా హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ ఓకే ఇక కొత్తగ మొన్న మీకు కూకట్పల్లి నుండి బల్కంపేట టెంపుల్ అంటే మేము ఆక్చువల్లి మనం రూట్ మీరు మీరు టైమ్ చెప్తే అండి యర్లీ మార్నింగ్ టు ఈవెనింగ్ వరకు మీరు టైమ్ మీకు ఫుడ్ టైమింగ్ కానీ టైమింగ్స్ చెప్తే మనం యర్లీ మార్నింగ్ నుండి ఇట్లా షెడ్యూల్ అండి షెడ్యూల్ ప్లాన్ చేసుకుందాం అండి మనం పొద్దున స్టార్టింగ్ స్టార్టింగు అవునవును ఓకే

సరే ఓకే అండి వాటి టైమింగ్స్ అంటే ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ అండ్ సిటీకి చాలా దూరంగా ఉంటుందండి మీరు అక్కడకి మనం వెళ్ళాలంటే మీరు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఒకరోజు పూర్తిగా దాని కోసం స్పెండ్ చేయాలి మీరు

అవునవును అవునండి అయితే మీరు సిటీలో అవునవును అవును మీరు సిటీలో కాకుండా యాదగిరి గుట్ట అనేది బెస్ట్ ఆప్షన్ అండి దాని పక్కన స్వర్ణగిరి టెంపుల్ ఇది కూడా రీసెంట్గా ఓపెన్ అయ్యింది అక్కడ చాలా పబ్లిక్ అవునండి ఓకే ఓకే ఓకే అండి మేము మీరు నాకు కొంచెం టైమ్ ఇవ్వండి మీరు ఫోర్ మెంబర్స్ అని చెప్పారు కదండి మేము సెపరేట్గా ఒక క్యాబ్ తీసుకుని మిమ్మల్ని పిక్ చేసుకుని మనం ఒక పని చేద్దామండి మీరు మనం హైదరాబాద్లో ఆరు గంటలకి స్టార్ట్ అవుతారండి తొమ్మిది వరకు మనం యాదగిరి గుట్టకి యాదగిరి గుట్ట వెళ్లిపోతాం మనం అక్కడ డే మొత్తం అక్కడ గుట్టపై తీసుకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుని ఆ కిందికి మన దర్శనం అయిపోయినాక ఆఫ్టర్నూన్ వరకు మనం కిందికి వస్తే అండి యాదగిరి గుట్ట టెంపుల్ దగ్గర ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో సురేంద్రపురి సురేంద్రపురి టెంపుల్ ఉంటుంది సురేంద్రపురి అని చెప్పి టెంపుల్ ఉంటుంది అండి సో అవన్నీ చూసుకుని మనము ఈవినింగ్ ఫోర్ వరకు మరల అక్కడ స్టార్ట్ కావచ్చు అక్కడ లంచ్ చేసి అక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవెనింగ్ ఫోర్ వరకు అక్కడ నుండి స్టార్ట్ అయి స్వర్ణగిరికి అక్కడ దగ్గర అండి ఒక హాప్ అన్ అవర్లో వెళ్లిపోతాం ఆ స్వర్ణగిరి నుండి అక్కడ స్వర్ణగిరి నైట్ దర్శనం చేసుకుని మళ్ళీ ఏడుకి స్టార్ట్ అయితే మళ్ళీ మేము టెన్ వరకు మిమ్మల్ని దింపేసి ఇంట్లో ట్రావెలింగ్ మేం పిక్ చేసుకుని టెంపుల్ అన్నీ తిప్పేసి మళ్ళీ మేము నైట్ టెన్ వరకు మిమ్ముల్ని దింపేస్తాం మేము కేపీహెచ్బీలో ఒక పర్సన్కి టూ రెండు వేలు అవుతాయి అండి చార్జెస్ ఈచ్ పర్సన్కి ఈచ్ పర్సన్కు అండి ఇంక్లూడింగ్ ఫుడ్డు కలిపి ఎస్ సార్ అవునండి అవునండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచు అంతే అండి

పర్లేదు ఓకే అండి

ఓకే అండి ఓకే అండి అన్నీ ఉన్నాయి స్వైపింగ్ ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఆరెంజ్ ట్రావెల్స్